హలో శేషు నేను ప్రసన్నాని అవును శేషు చాలా ఎక్కువగా ఉంది అవును

నేను కూడ అదే అనుకుంటున్నాను శేషు ఏమైనా కంప్లెయింట్ ఇద్దాము ఒక ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయినా కలిపి వెళ్ళి చేశామంటే కొద్దిగా ఉంటుంది రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళ దగ్గర కూడా అవును తీసుకుంటారని అదే అనుకుంటున్నాను సరే అవునవును రాత్రి నిదర్లు కూడా ఉండట్లేదు ఎక్కడ

అదేలే శేషు చాలా తలనొప్పి అయిపోయింది వెళ్ళి ఇంకా ఉన్నారు కదా పక్కన వాళ్ళు వాళ్ళ నైబర్స్ని కూడా తీస్కోని వెళ్దాము సో త్వరగా తీసుకుంటారు వాళ్ళు కూడా అవునవును అవునవును అందుకే మనము వెళ్ళి కంప్లెయింట్ ఇద్దాము కొంచెం త్వరగా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సు ఉంటుంది

అవునవును అవునవును చేస్తూనే ఉన్నారు ఫ్లోర్స్ లేపుతూనే ఉన్నారు సరే చూద్దాం వెళ్ళి వద్దాము ఒకసారి సరేలే అలాగే

నేను చెప్తాను ఈ రోజు వాళ్ళకి కూడా అలాగే శేషు అలాగే అలాగే ఓకే శేషు